చెప్పమ్మా ఎవరు మీరు మీ పేరు ఇదే అమ్మా ఇక్కడ కూర్చోండి మీ పేరేంటమ్మా రాజకుమారి అండి ఇది వరకు ఎక్కడ చదివావు అమ్మ ఇంటర్ ఎక్కడ చదివావు తణుకు అండి అది ఎక్కడండీ హాస్టల్ అండి ఎవరంటే మనది ఈస్ట్ గోదావరి కదా మరి మీరు ఇక్కడ నుండి ఎలా వెళ్ళే వారు

ఆహ ఇంత సరేనండి ఇంటర్లో ఏ బ్రాంచ్ తీసుకున్నారండి మీరు ఏం చదివారు అంటే ఇప్పుడు మా కాలేజీలో రెండు ఉంటాయి అంటే ఫార్మసీ ఉంది ఈ ఇంజనీరింగ్ బీటెక్ కూడా ఉంది అందుకే అడిగాను మీరు అస్సల ఏ బ్రాంచ్ అని అయితే మీరు ఇప్పుడు ఇంజనీరింగ్ ఏ చేస్తారు ఇప్పుడు ఇంజనీరింగ్ ఏ చేస్తారు ఏమన్నా గ్రూప్ అనుకున్నారండి ముందు మొన్న ఎంసెట్ రాసావా అమ్మ ఎంసెట్ ఎంసెట్ రాసావా అమ్మ ర్యాంక్ ఎంత వచ్చింది అమ్మ

అలా చెయ్యడం కన్నా నీకు ఇష్టం అయినా సబ్జెక్టు చెయ్యడం మంచి ఒపీనియన్ మరి అది నీ ఇష్టం ఇంటరెస్ట్ ఉంటే పర్లేదు అంటే బలవంతంగా మాత్రం జాయిన్ అవ్వకు తర్వాత మళ్ళీ బాధపడాల్సి వస్తుంది అలా అయితే పర్లేదు అంటే మళ్ళీ బలవంతంగా జాయిన్ అయ్యి మళ్ళీ బాధపడి మళ్ళీ వెనక్కి వచ్చి అంతా అదే అందుకోసం అనే ముందే చెప్తున్నాను సిఎస్ఈ అయితే బాగానే ఉంటుంది ఒకవేళ రాకపోతే మా దాంట్లో నేను సీట్ ఒకటి నీకోసం రిజర్వు చేసి ఉంచుతాను పర్లేదు నాకు తెలిసి వచ్చేస్తుంది సీటు ఒకవేళ రాకపోతే నేను ఒక సీటు ఉంచుతాను మీ ఇంట్లో ఎవరైనా గవర్నమెంటు ఎంప్లాయ్స్ ఉన్నారా అయితే మీకు ఫీజు కూడా సమస్య అవ్వదు అది కూడా గవర్నమెంట్ నుంచే వచ్చేస్తుంది ఇంకా టెన్త్ ఎక్కడ చదివావు అమ్మా నువ్వు గర్ల్స్ హై స్కూలా అమ్మ అదే అర్ధం అవుతుంది అక్కడోళ్ళు అయితేనే బాగా చదవగలుగుతారు నేను అదే స్కూల్లో చదివాను సరే అమ్మా ఇంకా అయితే మీరు సీఎస్ఈ జాయిన్ అవుదాం అనుకుంటున్నారు మీరు ఇంకా బయట ఎక్కడైనా ఇలాంటి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏమైనా నేర్చుకున్నావా అమ్మ సమ్మర్లో అంటే సీఎస్ఈ అని అన్నావు కదా అలాగే చదువుతూ ఉందమ్మా నీకు మన కాలేజీలో కూడా మంచి ప్లేసెమెంట్లు గట్రా ఉంటాయి ఎక్కడ దిగులు పడాల్సిన అవసరం లేదు అలాగే మీకు ఇంటరెస్ట్ ఉంటే బాగానే ఉంటది ఇంటరెస్ట్ లేకుండా చదివితే మాత్రం ఇంకా కష్టమే మేము అయితే ఎలా అవ్వాలి అదే ఎలా చదువుకోవాలి అన్నది చెప్తాము కానీ చదువుకోవాల్సిన బాధ్యత మాత్రం మీదే అదొకటి గమనించండి అంటే జాయిన్ అయితే జాబ్ వచ్చేస్తుంది అని మాత్రం అనుకోకండి మీరు చదివిన దాన్ని బట్టే వస్తుంది అది కూడా గుర్తుపెట్టుకుని మరీ చదువుకుంటావు అని చెప్తున్నాను సరే అమ్మా అక్కడ అడ్మిషన్ ఫారం ఉంటుంది అక్కడికి వెళ్ళి మొత్తం అన్ని ఫిల్ చేసి ఇవ్వమ్మా వెళ్ళి మీ పేరు అవన్ని అక్కడ వాళ్ళు చెప్తారు అక్కడికి వెళ్ళి వాళ్ళు అడుగుతారు చెప్పేసి వెళ్ళిపోవచ్చు అమ్మ చూస్తే ఒకసారి వెళ్ళి క్యాంపస్ చూడు పర్లేదు